ఇంట్లో మనకి ఎల్పీజి సిలిండర్ ఉన్నప్పుడు మనము ఎప్పుడూ కూడా మన వంట చేసుకున్నప్పుడు సిలిండర్ ఆన్ చేసినప్పుడు చూసుకోవాలి ఆ పైప్ అనేది ఆ గ్యా ఆ స్టౌకి ఆ గ్యాస్ పొయ్యికి మనం సరిగ్గా కనెక్ట్ చేశామా లేదా ఎందుకంటే ఆ పైప్కిని ఆ గ్యాస్ పొయ్యికి చిన్న గ్యాప్ ఉన్న అందులో నుంచి మనం పొయ్యి ఆన్ చేసినప్పటికీ మనకి మంటలు వచ్చేస్తాయి ఆ పైప్కి ఆ గ్యాస్ పొయ్యికి ఏవైనా క్ చిన్న చిన్న కన్నం ఉన్నా సరే దానివల్ల ఏమిటంటే మనకి బయటకి మంట వచ్చే సరికి మనం బయపడిపోతాం అలాంటిది ఏమి జరుగకుండా మనము ముందే బాగా కనెక్ట్ చేసుకోని అతికించుకుని ఒక ప్లాస్టర్ అనేది ఏదైనా చుట్టుకోని మనము వంట చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఏమిటంటే వంట అయిపోయిన తర్వాత కూడా మనం వెంటనే వంట గదిలో ఒకవేళ మనకి ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆన్ చేసేయడం లేదా వంట చేస్తూ ఉంటే ఫ్యాన్ ఆన్ చేసేయడం ఇలాంటివి మాత్రం తప్పులు మాత్రం చేయకూడదు ఎందుకంటే ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఆ మంట అంత గ్యాస్ అంతా పైకి వెళ్ళి ఆ పైన కూడా మంట వచ్చేస్తుంది అప్పుడు మనకే ఇబ్బంది అయిపోతుంది దానివల్ల మనకి ప్రమాదమే కదా అందుకు మనం ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏమిటంటే మనం గ్యాస్ అంటే మొత్తం వంట అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేయకుండా మనం తెల్లవార్లూ వదిలేశాం అనుకోండి తర్వాత అది ఎలా అవుతుంది అంటే మొత్తం ఆ గ్యాస్ అంతా ఎయిర్లోని ఆ గాలిలో ఫామ్ అయిపోయి మనము ఉదయం వెళ్ళి ఎదో టీ పెట్టుకోవడానికో లేకపోతే ఏమైనా వంట చేసుకోవడానికో టిఫిన్ చేసుకోవడానికి ఎదో ఒకటి మనం యూస్ చేసుకుంటాం కదా అలా యూస్ అయ్యేలాగా మనం అగ్గిపెట్టెతో తీసిన వెంటనే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది మొత్తం అల్లేసుకోని మొత్తం అగ్గి లాగా ఫామ్ అయిపోయి మ మనకి ప్రమాదము అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం వంట అయిపోయిన తర్వాత గ్యాస్ మాత్రం ఆఫ్ చేసుకోవాలి వంట చేసే ముందు కూడా మనం బడ్డు మనకి గ్యాస్ పొయ్యి కనెక్షన్ బాగుందా లేదా చూసుకోవాలి ఎందుకంటే అది ఏ మిస్ యూస్ అయినా మనకే ప్రమాదం అవుతుంది కాబట్టి మనం కొంచెం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది